మాకు ఫుడ్ కోసము మా దగ్గరలో ఉన్న సంతోష్ దాబాలో బిర్యానీ ఆర్డర్ చేసాము స్విగ్గీ స్విగ్గీ నుండి స్విగ్గీ నుండి ఆర్డర్ చేసాము దాంట్లో హోం పేజిని యాప్లోకి వెళ్ళి హోమ్ పేజీ క్రిందనే క్లిక్ చేసి ఆర్డర్ని ఆర్డర్ చేసి క్లిక్ చేసాము క్లిక్ చేసాము దాంట్లో మనం చేసిన ఆర్డరు కొంచెం స్క్రోల్ చేసి పైకి అని చూస్తే మనం చేసిన ఆర్డర్ బిల్లు క్లియర్గా కనపడుతుంది లేదా ఫ్రొఫైల్కి వెళ్ళి అక్కడ మనం ఆర్డర్ చేసి ప్రొఫైల్కి వెళ్ళి కొంచెం రోల్ చేసి పైకెళ్ళి మనం బిర్యానీ ఆర్డర్ని బిల్ చూసుకోవచ్చు